హలో మా ఇంటికి మా ఇంటికీ కింద ఫ్లోర్ వెయ్యాలండి బండలు ఎంత పడుతుందో ఏంటీ అడుగుదామని మీడియం ఎంత

మీడియం ఎంత కాస్టలీ అయితే ఎంత

ఉంటుందా

నాలుగు ఫ్లోర్ నా నాలుగు ఫ్లోర్లకి వెయ్యాలండీ అదేనండి అంత కాంట్రాక్టే మీకే ఇస్తాము కొంచెం తగ్గించి ఏమైనా చూస్తారా అదేలేండి రేపు రండి మాట్లాడ్తాము